నేను రెస్టారెంట్ని సందర్శించినప్పుడు రెస్టారెంట్లో నేను కొన్ని వాటిని గమనించడం జరిగింది దాంట్లో ముఖ్యంగా నేను శుభ్రత మరియు ఫుడ్ అంటే ఆహారానికి సంబంధించి కొన్ని సూచనలు సలహాలు మీ రెస్టారెంట్కి నేను ఇవ్వాలి అని అనుకుంటున్నాను దాంట్లో ముఖ్యంగా గణనీయ వాటిని ఇలా నిర్వహించడం గురించి ఇవ్వాలనుకుంటున్నా మొత్తం శుభ్రత నిర్వహణ కోసం రెస్టారెంట్ టీమ్ మాధ్యమంలో సిద్ధమగుచున్నవని మీరు అనుకరించుకోండి అది మిగిలిన కార్యాలు కలగకపోతే పరిస్థితికి అనుగుణంగా కనుగొనండి ప్రత్యక్ష ప్రత్యేక పరిష్కారం అన్ని సమయాల్లో రెస్టారెంట్ ప్రదేశానికి ప్రత్యేక పరిష్కారం అందించాలి రూమ్లు రెస్టారెంట్ బార్లు మరియు అంబికల ప్రాధాన్యత కలిగి ఉండాలి మీరు సిఫారసు మరియు కార్డు ప్రదర్శన కస్టమర్లు శుభ్రత నిర్వహణకు పరీక్షించడానికి విభిన్న స్థితుల్లో నిర్ధారించవచ్చు సిఫారసు మరియు మెనూ కార్డ్లను మీరు సా సాక్షాత్కరించడానికి డిస్ప్లే చెయ్యాలి మార్కెటింగ్ స్ట్రే స్ట్రాటజీని మీరు ఉపయోగించాల్సి ఉంటుంది అంటే శుభ్రత నిర్వహణలో ప్రముఖ భాగమైన మార్కెటింగ్ ప్రణాళికలు మరియు స్ట్రాటజీలను అనుసరించండి కస్టమర్ సాంప్రదాయం సాంప్రదాయాలు కస్టమర్ సాంప్రదాయాలను ఆర్డర్ పు చేసుకోండి మీరు మీ కస్టమర్లను సమయానికి మీకు వాళ్ళకి కావలసిన ఫుడ్డుని అంటే ఆహారాన్ని వాళ్ళకు అందించండి సుమారుగా మీరు వారి ద్వారా ఉత్తమ అనుభవాన్ని మీరు పొందాల్సి ఉంటుంది అలాగే ఇంకా అనేకమైన సూచనలను మార్గదర్శకాలను నేను ఈ రెస్టారెంట్ యొక్క శుభ్రత కోసం మీకు ఇవ్వదలుచుకున్నాను అలాగే మీకు కస్టమర్ని గౌరవించే యొక్క అనుభవాన్ని మీరు కలిగి ఉండాలి అదేవిధంగా కొంత పరిజ్ఞానం అంటే మార్కెట్లో ఏ విధంగా వేరే యొక్క రెస్టారెంట్ వాళ్ళ యొక్క పరిజ్ఞానం ఉపయోగించి వాళ్ళ రెస్టారెంట్ని అభివృద్ధి చేసుకుంటుందో అదే విధంగా వీరు కొంత పరిజ్ఞానాన్ని మీరు కలిగి ఉండండి అలాగే మనకి ఇక్కడ ఫుడ్ అంటే ఆహారం అనేది చాలా శుభ్రంగా కస్టమర్స్కి వీళ్ళు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అలాగే అప్పటికప్పుడు తయారు చేసుకునే ఫుడ్డుని వీళ్ళు సర్వ్ చేయడం ద్వారా ఆ రెస్టారెంట్కి ఫైవ్ స్టార్ రేటింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి నేను ఇచ్చే ఈ సలహాలు మరియు సూచనలను మీరు బాగా గుర్తుపెట్టుకుని మీరు రాబోయే వాటిలో అంటే ఇప్పుడు నేను ఒక వెబ్సైట్లో కానీ యాప్లో కానీ మీకు ఈ సలహాలను పంపించడం జరుగుతుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే వీటికి సంబంధించి నేను ఏదైతే పంపించానో అవి అన్నీ మీరు అనుసరించినట్లయితే ఇంకా రెస్టారెంట్ అభివృద్ధి చెందడానికి బాగా ఉ ఉపయోగపడుతుందని నా నమ్మకం అదేవిధంగా రెస్టారెంట్లో అనేకమైనవి అంటే ఇంకా అనేకమైన కస్టమర్స్ రావడానికి కూడా ఇది చాలా నా సలహా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను కాబట్టి మీరు కూడా నా సలహాను సూచనలను పాటించి ఇంకొంచెం మార్కెటింగ్ స్ట్రాటజీని కానీ అలాగే కస్టమర్ సాంప్రదాయాలను కానీ అలాగే మీకు సిఫారసు చేయబడిన కార్డ్ ప్రదర్శనను కానీ లేదంటే ప్రత్యేకంగా ఒక పరిష్కారాన్ని అందించడం కానీ ఇలా అనేకమైన వాటి ద్వారా మీరు ఏమి చేస్తారంటే ఈ సలహాను పాటించడం ద్వారా మన రెస్టారెంట్ని ఇంకొంచెం అభివృద్ధి పొందవచ్చని నేను అనుకుంటున్నాను కాబట్టి మీరు వీటన్నిటిని పా పాటించి కస్టమర్స్ని మీరు చక్కగా మీరు గౌరవించి రిసీవ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను అలాగే మీ అందరికీ నా ధన్యవాదాలు